హలో

హలో చెప్పండి సార్

ఓకే సార్ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ అవును సార్ సార్ అయితే మేము ట్వంటీ ఎయిత్ని అయితే మాకు లీవు ఉంది సార్ సో ట్వంటీ ఎయిత్ని అయితే వెళ్దాం అనుకుంటున్నాం సార్ ఓకే సార్ సార్ మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం సార్ ఓకే సార్ అయితే దాంట్లో ఇద్దరు పిల్లలు సార్ ఫోర్ మెంబర్స్లో ఇద్దరు పిల్లలు ఇద్దరు మే మరి నేను అండ్ మా హస్బెండ్ సార్ లేదు సార్ నలుగురే సార్ నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలం సార్ ఏసీకా ఏసీనే కావాలి సార్ సార్ మేము కాకినాడకైతే రావాలి సార్ మేము కాకినాడలో స్టే చేస్తున్నాము సో మీరు కాకినాడ నుంచి ద్రాక్షారామం వచ్చి తీసుకెళ్ళాలి సార్ మీరు తీసుకెళ్ళాల్సింది వన్ డే కాదు సార్ టూ డేస్ తీసుకెళ్ళాలి సార్ ఓకే సార్ సో మీరు టూ డేస్ కూడా మేమెక్కడ స్టే చెయ్యము సార్ మీరు మళ్ళీ మమ్మల్ని మార్నింగ్ తీసుకెళ్ళి ఈవెనింగ్ తీసుకుని వచ్చేయాలి సార్ అవును సార్ యా సార్ థ్యాంక్ యు సార్ అయితే మీరు ఒకసారి మాకు ఏ కార్ పంపుతున్నారో మీరు పంపుతున్న డ్రైవర్ నెంబర్ కూడా మీరు మాకు షేర్ చేస్తే మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ ఒకసారి మీరు మా ప్రొఫైల్కి మీరు షేర్ చేస్తే మేం చూసుకుంటాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్న నైన్కి వస్తే సరిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యు సార్